నేను మా ఇంటి నుండి తిరుపతి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని అనుకుంటున్నాను నేను బుక్ చేసిన ట్యాక్సీ క్యాన్సల్ అయ్యింది ఇప్పుడు నేను వేగంగా ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి దగ్గరలో ఏదైనా ఆటో అందుబాటులో ఉంటే నాకు మీరు సమాచారం అందించి సహాయం చేయగలండి